చికెన్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చిల్లీ చికెన్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ పులుసు మటన్ మటన్ కర్రీ మటన్ ఫ్రై బిర్యానీ మటన్ ఫ్రై చిల్లీ మటన్ పన్నీర్ మటన్ మటన్ దమ్ బిర్యానీ మటన్ బోటి బిర్యానీ మటన్ బోటి ఫ్రై మటన్ లివర్ ఫ్రై చిల్లీ మటన్ మటన్ తందూరి మటన్ గ్రిన్ గ్రిన్ చిల్లీ మటన్

ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ చందవ చందవ కర్రీ చందవ ఫ్రై చందవ ఫ్రై బిర్యానీ కొరమిన కొరమిన ఫ్రై కొరమిన కర్రీ కొరమిన ఫ్రై బిర్యానీ అపోలో ఫిష్ ఫ్రై బిర్యానీ ఫ్రై కర్రీ బిర్యానీ పులుసు ఫ్రై రొయ్యల ఫ్రై రొయ్యల రొయ్యల పులుసు రొయ్యల ఫ్రై బిర్యానీ ఫ్రై ఫ్రై రొయ్యల బిర్యానీ గాడిద మాసం గాడిద మాసం ఫ్రై గాడిద మాసం ఫ్రై బిర్యానీ గాడిద మాసం పులుసు దున్నమాసం దున్నమాసం ఫ్రై దున్నమాసం ఫ్రై బిర్యానీ దున్నమాంసం బోట్ బోటి బోటి కర్రీ దున్నమాసం ఫ్రై బిర్యానీ వెజిటేబుల్స్ వెజ్ వంకాయ వంకాయ కర్రీ వంకాయ ఫ్రై గుత్తొంకాయ గుత్తొంకాయ కర్రీ గుత్తొంకాయ ఫ్రై కాకరకాయ కాకరకాయ ఫ్రై కాకరకాయ కర్రీ బీరకాయ బీరకాయ ఫ్రై బీరకాయ బీరకాయ కర్రీ క్యాలీఫ్లవర్ క్యాల్ క్యాలీఫ్లవర్ కర్రీ క్యాలీఫ్లవర్ ఫ్రై ఉల్లగడ్డ ఉల్లగడ్డ ఫ్రై ఉల్లగడ్డ ఫ్రై ఉల్లగడ్డ పులుసు దోసకాయ దోసకాయ ఫ్రై దోసకాయ కూర క్యారెట్ క్యారెట్ ఫ్రై క్యారెట్ కర్రీ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ కర్రీ బీట్రూట్ ఫ్రై బీట్రూట్ కర్రీ క్యాబేజ్ క్యాబేజ్ ఫ్రై క్యాబేజ్ కర్రీ ఆకు కూరలు ఆకు కూరకర్రీ ఆకు కూర ఫ్రై గోంగూర పప్పు గోంగూర తోటకూర పుదీన కొత్తిమీర పన్నీర్